నమస్తే అండి మేం బాగున్నాము మీరెలా ఉన్నారు అది నేను వచ్చిన పని ఏంటంటే మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక యాభై కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాలి అనుకుంటున్నాము దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం అని మీ దగ్గరికి వచ్చాను

అవునా అంత ఖర్చవుతుందా అంతేనా లేదా ఇంకా పెరిగే అవకాశం కానీ లేదా తగ్గే అవకాశం కానీ ఏమైనా ఉందా అవునా సరే మీరు చెప్పిన మీరు చెప్పిన వివరాలకు ధన్యవాదాలు మేడం